చిన్నప్పుడు బడికి వెళ్ళి స్నేహితులతో ఆడుకోవడం వాళ్ళతో కలిసి భోజనం చేయడం వాళ్ళతో కలిసి చదువుకోవడం వాళ్ళతో కలిసి అల్లరి చేయడం ఇంటి దగ్గర స్నేహితులతో ఆడుకోవడం వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి టీవీలు చూడడం వాళ్ళతో కలిసి పిండి వంటలు తినడం అలాగే పండుగలు జరుపుకోవడం ఇవన్నీ నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు ఇవన్నింటిని ప్రత్యేకంగా మార్చింది నా చిన్ననాటి స్నేహితులు